మేము ప్రత్యేకంగా విసుగు ప పుట్టించిన లేదా కష్టమనిపించిన ఆట ఏదైనా ఎప్పుడైనా ఉంది అంటే అది వాలీబాల్ ఎందుకంటే అది ఆడటానికి బాగుంటుంది కానీ ఎక్కువసేపు ఆడటం వలన విసుగు లేదా చిరాకు అనేది వస్తూ ఉంటుంది